సార్ నమస్తే సార్ చీరాల టూ వీలర్ కన్సల్టెన్సీ

రెంటంటే మీరు ఎలాంటి హెవీ బైకా స్పోర్ట్స్ బైకా స్కూటీ ఆ ఎలా సార్ స్కూటీ టైప్ కావాలా బైక్ టైప్ కావాలా అండి బైక్ టైప్ వచ్చేసి బైక్ అన్నీ లేటెస్టే సార్ మీకు పాషన్ ఉంది గ్లామర్ ఉంది పల్సర్ ఉంది ఇంకొచ్చేసి బుల్లెట్ ఉంది మై బుల్లెట్ అయితే మైలేజ్ రాదండి పల్సరు గ్లామరు స్ప్లెండరు షైను ప్లాటినం ఇవన్ని ఉన్నాయి సార్ అన్నీ లేటెస్ట్ మోడల్సే సార్ సార్ అన్నీ లేటెస్ట్ బండ్లు సార్ మీకసలు గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళొచ్చు సార్ అంతా పక్కగా చెబుతున్నాను

లేదు సార్ లేదు సార్ మన దగ్గర ఆ ట్రబుల్ ఏం ఉండదు కస్టమర్ రివ్యూ కూడా సూపర్గా ఉంటుంది సార్ ఇబ్బంది ఏం లేదు

మైలేజా ఈజీగా మీకు యాభై ఐదు నుండి అరవై వస్తుంది సార్ ప్రెసెంటు

దగ్గర దగ్గరగా ఇరవై ఉంటుంది సార్

చుట్టు పక్కలన్నీ విల్లెజెస్ సార్ మీకు బాగుంటుంది అన్నీ పొలాలు గిలాలు రోడ్లు కూడా బాగుంటుంది బీచ్లు రెసార్ట్లు చేనేత కార్మికుల అవన్ని ఉన్నాయి మీరు ఎప్పుడు వస్తారో చెప్తే నేను బుక్ చేస్తాను సార్ సరే సార్ రేపు మార్నింగ్ రండి మాట్లాడదాము ఆఫీసు కాడికి